మా ప్రాంతంలో ఎక్కువగా జనాభా దేవాలయాలకు షిరిడీ తిరుపతి అదే విధంగా అన్నవరం ఎక్కువగా ప్రయాణం చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఎక్కువగా జనాభా బస్ ట్రావెలింగ్ చేసి కాశి కేదరినాథ్ బద్రీనాథ్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు అంతేకాకుండా ఎక్కువగా డిసెంబర్ నెలలో తిరుపతి వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు మాకు దగ్గర్లో ఉన్న అరకు పాడేరు లంబసింగి మారేడుమిల్లు వంటి ప్రదేశాలను సందర్శించడానికి శీతాకాలంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా వెళ్తూ ఉంటారు అక్కడే రెండు మూడు రోజులు వరకు స్టే చేసి ఆనందంగా గడిపి రావటానికి ఇష్టపడతారు